హలో అన్నా మీ షాప్లో పాత పుస్తకాలు అమ్ముతారా లేదా కొంటారా నాకు కొంతమంది రచయితలు పాత నవలలు వెతుకుతున్నాను అలాంటివి మీ దగ్గర ఉంటాయా నాకు కొంతమంది తెలుగు రచయితలు మరియు కొన్ని లైఫ్ స్టోరీ బుక్స్ కావాలండి తెలుగులో విశ్వనాథ శాస్త్రి గారు మరియు రంగాణచార్యుల వారు ఇంగ్లీష్ ఆంగ్లంలో అబ్దుల్ కలాం బుక్స్ కావాలండి నాకు అ రంగాచార్యుల వారి పుస్తకాలు లేవా అండి అవునా ఇప్పుడు ఉన్న పుస్తకాల ధర ఎంత అండి

అవునా విశ్వనాథ బుక్లకి ఎక్కువ ధర చెప్తున్నారు కదా నా నేను కూడా కొంతమంది పాత రచయిత పుస్తకాలు ముందుగా చదివినవి తీసుకొచ్చాను అవి మీరు కొనుగోలు చేస్తారా అవునండి నా దగ్గర ఉన్న పుస్తకాలు చాలా కొత్తగా ఉన్నాయి నేను మీ దగ్గర చూపించగలను ఓకేనా మీ షాప్స్ యొక్క సమయం ఎంత అండి ఓ ధన్యవాదాలు సార్ రేపు కలుస్తాను